నాకు నచ్చిన పుస్తక సిరీస్ శివ ట్రైలజీ ఇది అమేష్ త్రిపాటి వ్రాసిన ట్రైలజీ ఈ సిరీస్ గురించి చెప్పాలి అంటే ఇది మూడు పుస్తకాల సిరీస్ ఒకటి ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మిలోహ ఇంకా ద సీక్రెట్ ఆఫ్ నాగాస్ అండ్ మరియు ద ఓత్ ఆఫ్ వాయు పుత్రాస్ ఇవి ఈ పుస్తకం యొక్క మూడు సిరీస్లు ఈ కథలో శివుడు ఒక సాధారణ గిరిజన నాయకుడిగా చూపిస్తారు కానీ పరిస్థితుల వల్ల అతను దేవుడిగా మారుతాడు పురాణాలు అది అద ఆధారంగా కానీ ఆధునిక శైలి రమేష్ అమేష్ ఇది చాలా ఆసక్తికరంగా తీర్చితిద్దారు నేనెందుకు ఈ పుస్తకాన్ని ఇష్టపడతాను అంటే పురాణ గాథలకు క్రొత్త వాక్యన్ని ఇవ్వంటే శివుడిని ఒక మహా నాయకుడిగా చూపించడం క్రొత్త కోణంగా అనిపించింది ఇంకా మైతాలజీ మరి ప్లస్ ఇంకా ఫ్యాంట ఫ్యాంటసీ మరియు రియాలిటీ మిక్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి పురాణాలు యుద్ధాంతాలు యుద్ధాంత్రాలు ప్రేమ బలహీనత అన్ని ఒకటిగా మిళితమైన కథనం ఇది ఆలోచనలకు క్రొత్త దిశ అంటే మన దేవతల గురించి విభిన్నంగా ఆలోచించేలా చేస్తుంది రచనా శైలి చాలా హోయాలుగా ఉంటుంది అంటే ఒకసారి మొదలు పెడితే ఆగలేము ఇక ఇది ఎన్నిసార్లు నేను చదివాను అంటే ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహ ఇది రెండు సార్లు చదివాను మిగతా రెండు పుస్తకాలు ఒకసారి మాత్రమే కానీ ఈ మళ్ళీ చదవాలి అని ఉంది నాకు